రవాణా సౌకర్యాల కొరత ఆరోగ్య సంరక్షణ యాక్సిస్ను ప్రభావితం చేసిందా ఆసుపత్రులు ఊరి చివరిలో ఉన్నాయా అవును అయితే అక్కడికి చేరుకోవడానికి ఎంతసేపు పడుతుంది ఈ కాలంలో రోడ్డు స రోడ్డు రవాణా సంస్థ అనేది మనకు చాలా వరకు కూడా అభివృద్ధి చెందింది కానీ ఎంతవరకు అని మనకి ఊరి చివర ఉండే వాళ్ళకు అయితే ఎలాంటి వెహికల్స్ అనేవి ఉండకపోవడం వల్ల వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా వరకు దూరం అవుతుంది ఎక్కువ వరకైతే ఆస్పత్రులు మనకు ఊరి చివరిలో ఉంటాయి ఎప్పుడైనా కానీ ఆసుపత్రులు మనకు మధ్యలో ఉండవు చాలవరకైతే పెద్ద పెద్ద ఆసుపత్రులు అయితే ఎప్పుడైనా కానీ ఊరి చివర్లోనే ఉంటాయి కాబట్టి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఒకవేళ మనం చెలక వెళ్తాం అక్కడ చెలకలో మనం పొలంలో ఏదో ఒక పని చేస్తుంటాం అప్పుడు ఏదైనా ఒకటి జరగవచ్చు మనకు ఒక కరెంట్ షాక్ లేదంటే ఏదన్నా పాములు కరవడం ఇలాంటివి అయినప్పుడు మనకి ఆసుపత్రులు అనేవి దూరంగా ఉండటం వల్ల మనకు ఎప్పుడైతే ఈ రవాణా సంస్థ అవైలబుల్గా ఉండదు కాబట్టి మనం అవి బైక్ స్కూటర్ ఇవి ఏవి లేకపోవడం వల్ల మనం అక్కడికి చేరుకునేసరికి టైం అనేది అయిపోవడం వల్ల మనిషి చాలా వరకు చనిపోతుర్రు ఈ కాలంలో మనం బాగా చూస్తున్నాం న్యూస్ న్యూస్లల్లో కూడా బాగా వింటున్నాం ఇట్లా ఈ రోడ్డు రవాణా సంస్థ అనేది లేకపోవడం వల్ల చాలా మందికి కూడా కాన్పులు కూడా అక్కడనే జరిగి అక్కడికక్కడే జరిగిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ ఈ రవాణా సంస్థ ఈ కాలంలో మనకి చాలా వరకు అయితే ఎంత అభివృద్ధి చెందినా కానీ అందరి దగ్గర అయితే ఉండవు ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్కూటర్ బైక్ ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉన్నారు అందరి కాడ ఉన్నాయి కాకపోతే ఈ దూరంగా ఎంతైనా ఎంత ఉన్నాకానీ మనం ఆస్పత్రులు అనేవి దూరంగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి మనం మన బతుకులే మనం కోల్పోతున్నాం ఈ ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు చెలకలల్లో జీవించే వాళ్ళు ఉండరు చెంచు వాళ్ళు ఉంటారు కోయా వాళ్ళు ఉంటారు వాళ్ళకి అక్కడ ఎలాంటి రవాణా సంస్థ అనేది ఉండదు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు పాము కరిచి ఏదో ఒకటి అయ్యి వాళ్ళు ఆసుపత్రికి రావడానికి చాలా దూరం అవు దూరం ఉంటుంది ఇప్పుడు మనకి ఆసుపత్రులు ఏమో ఇక్కడ ఊరి చివరిలో ఉంటాయి వాళ్ళు ఏమో ఎక్కడో ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవు బైక్ ఉండదు స్కూటర్ ఉండదు ఎవరిని అడుగుతారు వాళ్ళు వాళ్ళు ఎడ్లబండ్లలో అందులో వచ్చేసరికి వాళ్ళకి లేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ బ్రతుకులను కోల్పోయి ఎంతో మంది కూడా చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు మనం న్యూస్లల్లో ఇప్పటికి ఎన్ని వార్తలు విన్నామో అక్కడక్కడ కాన్పులు అయ్యి అక్కడికక్కడే పాము కరిచి చనిపోయారని కొంతమందికి రవాణా సంస్థ లేక అప్పటికప్పుడు బైక్ కానీ స్కూటర్ కానీ ఏది ఉండక వాళ్ళు ఆసుపత్రికి వచ్చేసరికి కొంచెం లేటు కావడం వల్ల చనిపోయారు అనేసి డాక్టర్లు చెప్పడం కూడా మనం చాలా వింటున్నాం ఈ కాలంలో ఎంత అభివృద్ధి చెందినా కానీ ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఎంత ఉన్నాకానీ వాళ్ళు ఆసుపత్రికి వచ్చే సమయం దూరం కావడం వల్ల వాళ్ళు వాళ్ళ బ్రతుకులను కోల్పోతున్నారు ఇంకా నేనైతే ఈ కాలంలో చూడడం అయితే ఒక బాబుకి ఇట్లా పాము కాటు వేసింది ఆ చెలకలో ఆ అబ్బాయిని తీసుకొని రావడానికి బైక్ సౌకర్యం అనేది లేక ఆసుపత్రికి దూరం ఉండడం వల్ల అంత దూరంలో ఉన్న ఆస్పత్రికి ఎంత బైకు దొరికినాక తీసుకొని వెళ్ళినా కూడా ఆ అబ్బాయి కొంచెం లేట్ రావడం వల్ల చనిపోయాడు అక్కడికక్కడే అలాంటివి మనం ఈ కాలంలో ఎన్నో చూస్తున్నాం మనం ఎన్నో వింటున్నాం ఇప్పుడు ఎంత సిటీ అయినా సరే ఎంత పల్లెటూరు అయినా సరే కానీ మనకి ఆస్పత్రులు అయితే అందరికి దగ్గర అయితే ఉండవు ఒకవేళ ఉన్నా కానీ ఆ టైంలో మనం అంత తొందరగా వెళ్ళలేక పోతాం ఈ రవాణా సంస్థ అనేది మనకు తక్కువ ఉండడం వల్ల ఒకవేళ సరే మనకు ఇప్పుడు గవర్నమెంట్ అంబులెన్స్లు ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎప్పుడైనా ఏ పరిస్థితి ఉన్నా కానీ ఆసుపత్రికి తొందరగా తీసుకురావడానికి అని మనకు అంబులెన్స్లు అనేవి పెట్టారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ ఏమో మనకి ఏదన్నా యాక్సిడెంట్లు అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎమర్జెన్సీగా వచ్చేది అది వన్ నాట్ ఫోర్ ఏమో మనకి నార్మల్గా మందులను ఇస్తుంది ఇంకా వన్ నాట్ టూ ఏమో ఇప్పుడు బాలింతలకు కొత్తగా పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇప్పుడు మనం చాలా వరకు చూస్తున్నాం ఈ వన్ నాట్ ఎయిట్లు కూడా మనకు అంబులెన్స్లు వస్తున్నాయి ఏదన్నా ప్రాబ్లెమ్ అంటే వస్తున్నాయి కానీ అవి వచ్చి మనం ఆస్పత్రికి వెళ్ళేలోపు మనం చచ్చిపోతున్నాం అంటే రవాణా సంస్థ అనేది కొరత కొరత అనేది ఉండడం వల్ల కొంతమంది చనిపోతున్నారు కొంతమంది ఏమో ఎక్కడో ఊరి చివర ఉంటారు వాళ్ళకి సరే ఇట్ల ఏదో అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడని మనం ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ అక్కడ ఎక్కడో ఉన్న ఊరి చివర ఉన్న హాస్పిటల్ నుంచి మన ఎక్కడో లోపల ఉన్న మన దగ్గరికి రావడానికి ఈ ఇప్పుడు ట్రాఫిక్ అభివృద్ధి కూడా ఉండడం వల్ల మనకి అంత దూరం నుంచి ఇంత వరకు వచ్చేసరికి ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని రావడానికి ఇంక లేట్ అవ్వడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు ఎంత తొందర తీసుకుపోదాం అన్నా కానీ ప్రజలు చనిపోతున్నారు ఆస్పత్రులు దూరంగా ఉండటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది ఈ రవాణా సంస్థ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు అనేవి అవుతున్నాయి ఈ కాలంలో మనకి అభివృద్ధి చెందింది ఈ రవాణా సంస్థ అయినప్పటికి కూడా కానీ మనకు ట్రాఫిక్ ఎక్కువగా కావడం వల్ల కూడా అంబులెన్స్కి అందరు అయితే తోవ ఇవ్వరు ఎవరో చాలా తక్కువ మంది ఎంత ఇచ్చినా ఎవరి ఉరుకు పరుగుల పరుగులు వాళ్ళకి ఉంటాయి లైఫ్లో జాబుకి లేట్ అవుతుంది అదని ఇదని వాళ్ళు సరే ఇంకా వెళ్దామని పోయేలోపు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి ఈ ఆస్పత్రులు అనేవి దూరంగా ఉండటం వల్ల చాలా వరకు అందరు కూడా ప్రధమ చికిత్స కూడా అసలు తీసుకోలేకపోతున్నారు లేటు కావడం వల్ల చచ్చిపోతున్నారు కొంతమందికి అయితే ఇంకోటి ఇంకో స్టోరీ ఏం జరిగింది అంటే మా సైడు ఒక ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆయనకు ఏం లేదు పక్కన బైక్ లేదు స్కూటర్ లేదు ఆ చుట్టుపక్కల ఎవ్వరికి ఏం లేవు అప్పుడు అతనికి ఇబ్బంది అయ్యింది అప్పటికి కూడా అందరికిఫోన్లు చేసి బైక్ ఏదో ఒకటి కారో తీసుకున్నప్పటికి కూడా తీసుకొని వెళ్తున్నారు అప్పటికి ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల ఆ అడవి ప్రాంతం నుంచి అక్కడ వెళ్ళేసరికి ఆయన ఆస్పత్రికి చేరుకునే లోపు మీరు కొంచెం తొందరగా తీసుకు వచ్చుంటే బతికేవాడు మీరు లేటుగా వచ్చిర్రు ఇప్పుడు అతను చనిపోయాడు ఇప్పుడు మేము ఏం చేయలేము అనేసి చెప్పారు అంటే ఎంత రవాణా సంస్థ మనకి అనేది కొరత ఉందో మనకి అప్పుడే అర్థమైతుంది ఇంకా ఏంటంటే అంబులెన్సులు కూడా మనం ఫోన్ చేస్తాము కానీ చేసినమ్మటే అయితే ఎవ్వరు రారు వాళ్ళు ఎంత ఫాస్ట్గా వద్దాం అన్నా వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అట్లా చాలామంది వాళ్ళ బ్రతుకులను వాళ్ళ జీవితాలను కోల్పోయి వాళ్ళ కుటుంబాలు దిక్కులేని స్థాయికి వస్తున్నాయి మనం చూసినంతవరకు అయితే ఈ కాలంలో అయితే చాలా వరకు ఎంత అప్డేట్ అయినా కానీ పీపుల్స్ వాళ్ళు చెంచు వాళ్ళు కోయ వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు అడవులలో ఉంటారు వాళ్ళు ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కానీ వాళ్ళు ఆకులతో అలములతో అంతవరకు అయితే వాళ్ళు చూసుకుంటారు కాపాడుకుంటారు తగ్గించుకుంటారు కానీ ఏదైనా పెద్దది అయినప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి ఈ ఊరి చివర ఉన్న హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళకు చాలా లేటు కావడం వల్ల రవాణా సంస్థ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ బ్రతుకులను మొత్తానికే కోల్పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చేవరకు కూడా మనం చూ వస్తుంది చూస్తున్నాం మనం అదంతా ఈ కాలంలో మనకి రవాణా సంస్థ అనేది కూడా మన ఆసుపత్రులు దూరం ఉండడం వల్ల చనిపోవడానికి దారి తీస్తున్నాయి అందుకని రవాణా సంస్థ ఎప్పుడైనా కానీ మనకు అవైలబుల్గా ఉండాలి మనం కూడా అన్నీ తీసుకోవాలి కానీ మనం ఎంతా తీసుకున్నప్పటికి కూడా ఆసుపత్రులు అనేవి దూరం దూరం ఉండడం వల్ల చనిపోతుర్రు ఆస్పత్రులు వాళ్ళు కూడా కొంచెం నెగ్లెట్ చేశారు ఎంతా మనం తొందరగా తీసుకు పోయినా కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా లేట్ చేస్తున్నారు అట్లా చాలా మంది కూడా చనిపోతున్నారు ఎప్పటికైనా అందరికీ రవాణా సంస్థ కొరత అనేది ఉండకూడదు ఎందుకంటే ఆసుపత్రులు దూరం ఉంటున్నాయి ఆ ఆసుపత్రులు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కట్టించే వాళ్ళు అట్లా మధ్యలో కూడా కట్టిస్తలేరు ఎంత మధ్యలో కట్టించిన కానీ అడవి ప్రాంతం వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి మనం ఎప్పుడైనా కానీఎవరికి ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది తెలీదు కాబట్టి మనం అన్నీ కూడా అందరికి అవైలబుల్గా ఉండేటట్టు రవాణా సంస్థ అందరికి అవైలబుల్గా ఉండేటట్టు చూడాలి ఇంకా ఈ కొరత అనేది మనం ఎక్కువ కానీయద్దు ఎందుకంటే వచ్చే భవిష్యత్తులో కూడా ఇలాంటివైతే ఇంకా మనకు అసలు ఏం ఉండదు వ్యాల్యూ కూడా ఎవరు కూడా ఇంకా నమ్మరు గవర్నమెంట్ని ఈ ఆస్పత్రులు దూరం కట్టీయడం కంటే అందరికి అందరికి అందరికి అవైలబుల్గా ఉండేటట్టు మధ్యలో మధ్యలో కూడా కట్టియడం వల్ల అందరికి మంచి జరుగుతుందని నా అభిప్రాయం